ఒకరోజు ఉన్నట్టుండి మా నాన్నగారు మా అమ్మ దగ్గరికి వచ్చి ఏమోయ్ మనము చాలా రోజులైంది కదా ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఏదైనా దేవుని దర్శనం చేసుకుందాము అని అన్నాడు దానికి మా అమ్మ సరే ఎక్కడికి వెళదామని ఒక నాలుగైదు ప్లేసులు అనుకుంది తిరుపతి శ్రీశైలం మరియు యాగంటి యా యాదాద్రి అని అనుకుంది కాకపోతే తొందరగా వెళ్ళి కొంచెం ఉండి స్టే చేసి రావడానికి సౌకర్యంగా ఉంది తొందరగా వెళ్ళి రావచ్చు అని చెప్పి అనుకుంటే నాకు యాదాద్రి అనిపించింది కనుక మేము మా అమ్మ తోటి అన్నాము అమ్మ యాదాద్రికి వెళదాము అక్కడ చాలా బాగుంటుంది ఈ మధ్యలో కూడా కొంచెం చెట్లు మంచిగా పచ్చదనం కొండలు గుట్టలు ఉంటాయి దేవుడి దర్శనం గుట్టపైనే కదా మంచిగా ఉంటుంది అన్నం దానికి మా అమ్మ సరే అంది అయితే ఒకరోజు సాయంత్రం వెళదాము వెళదాము అని అనుకున్నాము అది ఆదివారం ఆరోజు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని దేవుని పూజ చేసి తినడానికి స్నాక్స్ తీసుకొని వెళ్ళాము రాత్రి సాయంత్రం కారులో ప్రయాణం అయ్యాము మేము మా కుటుంబ సభ్యులు అందరం కలిసి సాయంత్రం ఎందుకు వెళ్ళాము అంటే రాత్రిపూట అక్కడ దేవుని సన్నిధిలో ఒక రోజు నిద్ర చేసినట్టు ఉంటుంది అన్నట్టు వెళ్ళాము సాయంత్రం సాయంత్రం కారులో అలా వెళుతున్నాము ఒక రెండు గంటల తరువాత అలా మేము

తెల్లవారుజామున ఐదు గంటలకు లేసి వేడి నీళ్ళతో అందరం స్నానం చేసి అందరం చక్కగా రెడీ అయి నేను నాన్న పట్టుపంచ కట్టుకున్నాము అమ్మ అక్క వాళ్ళు అయితే సారీ పట్టు చీరలు కట్టుకొని అందరం దేవుని దర్శనానికి పైనకి వెళ్ళాము అక్కడ దర్శనానికి వెళ్ళడానికి కొంచెం ఖాళీ నడకన వెళ్ళాలి కొంత దూరం తరువాతల బస్సు సౌకర్యాలు ఉంటాయి వెళ్ళిన తరువాత బస్సులు వచ్చాయి బస్సులో ఎక్కాము బస్సులో ఎక్కి పైనకి వెళ్ళి

తరువాత అక్కడే కొంచెం సేపు కూర్చొని ప్రసాదం ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొని తింటున్నాము అప్పుడు ఆ ప్రక్కన కోతులు కొట్లాడుతున్నాయి ప్రసాదం కోసం ప్రక్కన వాడితో ప్రసాదాలు పంచుకొని తింటూ వాటిని చూసినప్పుడైతే నాకూ నా స్నేహితులే గుర్తుకొచ్చారు వారు కూడా సేమ్ మేము ఏదైనా తెచ్చుకుంటే గుంజుకొని కొట్లాడుకుంటూ తినడం ఒకడికి తెలియకుండా ఒకడు దాచిపెట్టుకొని తినడం ఇలాంటివి చేసేవారు అది చూసినప్పుడు నాకు ఎంతో నవ్వు వచ్చింది మా వాళ్ళకి కూడా చూపించి చెబితే వాళ్ళు తెగ నవ్వేసారు ఇంకా అక్కడ కూర్చొని ఇక కొన్ని ఫోటోలు మేం దిగిన తరవాతలో కిందికి వచ్చేసాము క్రిందికి వచ్చి రూమ్కి వచ్చి కొంత సమయం రెస్టు తీసుకొని ఇక రెడీ అయి తిరుగు ప్రయాణం సాగించాము అలా వస్తు వస్తున్నప్పుడు మధ్యలో ఒక చెరువు కనపడింది మా నాన్నగారికి చెప్పి అక్కడ ఆగిపించి అక్కడ వెళ్ళి ఆ చెరువు చుట్టు ప్రక్కల అందాలన్నీ చూడ్డానికి ఎంతో చక్కగా ఉన్నాయి మొత్తం పరి

ఆ పరిసరాలు అన్నింటినీ నా మొబైల్ మొబైల్లో కొన్ని చిత్రీకరించి బంధించి వేసాను ఆ జ్ఞాపకాలతో ఇంకా మేము అక్కడి నుంచి తిరిగి ఇంకా తిరుగు ప్రయాణం చేసాము అలా నైట్ కారులో పాటలు పెట్టుకొని చిన్నగా నార్మల్ డ్యాన్స్ చేసుకుంటూ సరదా సరదాగా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చే సామాన్లన్నీ పైన పెట్టేసి నేను మా ఫ్రెండ్స్ని కలవడానికి బయటకి వెళ్ళిపోయాను